హాయ్ నేను అభిలాష్ మాట్లాడుతున్న డాల్ఫిన్ రెస్టారెంట్ కదండీ నేను మీ డెలివరీ బాయ్కి కాల్ చేసినా గానీ ఎంత కాల్ లిఫ్ట్ చేస్తలేడు నేనొక తీపి వంటకాన్ని ఆర్డర్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ ఉంది దానికోసం ఆర్డర్ చెయ్యాలి అనుకుంటానాను మీరు ఎంతకీ కాల్ లిఫ్ట్ చేస్తలేరు అసలు అది మీ దగ్గర చేస్తరా లేకపోతే ఎంత ఖర్చవుతుంది మీరు ఆర్డర్ డెలివరీ ఇవ్వాలనుకుంటున్నారా మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా ఇవ్వనీకి ఒకవేళ ఇస్తాననుకుంటే ఎంత తయారుచేస్తరు ఇవన్నీ మాకు తెలియాలని కాల్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర అది కలాకండ్ లేకపోతే మరింకేమన్నా స్వీట్స్ ఏమన్నా తయారిచేస్తరా ఇలాంటివి తెలుసుకోనీకి కాల్ చేద్దామనుకుంటే మీ డెలివరీ భాగస్వామి ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఇంకా మీరు దానిపై ఏమన్నా ఆఫర్ ఉందా తెలుసుకోవాలనుకుంటానాను ఎందుకంటే మేము ఒక థర్టీ ఫోర్టీ కేజెస్ ఆర్డర్ ఆర్డర్ చేయాలనుకుంటున్నాను ఇది బల్కే బల్క్ కాబట్టి మీరు కొంత మాకు ఆఫర్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఒకవేళ మీ వల్ల ఓకే అండి మీరు చేయలేదనుకుంటే నేను వేరే రెస్టారెంట్ని వేరే రెస్టారెంట్లో కూడా అడుగుతాం మరెంత ఎమౌంట్ అవుతుంది ఎంత ఆఫర్ ఇస్తారు వాళ్లు కూడా మిగతా వేరే రెస్టారెంట్లో కూడా అడుగుతాము ఓకే